ఏదైనా గద్యం లేదా పద్యం లేదా గేయం రాసేటప్పుడు ప్రేరణ అనేది ఏ విషయం మీద రాస్తున్నామన్నదానిమీద అలాగే దానిమీద ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం ఏకాగ్రత కోసం నేను ఏదైన సంగీతం వింటాను చుట్టుపక్కల శబ్దాలు మనుషుల నుండి దూరంగా ఒక ఏకాంత ప్రదేశంలో రాయడం వల్ల అది త్వరగా పూర్తవుతుంది నేను రోజూ ఒక జర్నల్ రాస్తాను రోజూ అని చెప్పలేను కానీ నాకు ఎక్కువ బాధగా కానీ ఆనందంగా కానీ ఏదైనా సాధించినప్పుడు కానీ ఆ జర్నల్లో వ్రాస్తాను ఈ జర్నల్ ఒక యాప్లో రాస్తాను అందుకని ఎక్కువగా ఆంగ్లంలో రాస్తాను ఇది కూడా రాత్రి నిద్రపోయే ముందు ఏకాంతంగా ఉన్నప్పుడు రాస్తాను ఇలా రాయడం వల్ల తర్వాత మళ్ళీ వాటిని చూసుకున్నప్పుడు నాకు ఎంతో మనశాంతిగా ఉంటుంది ఈ విధంగా నా జ్ఞాపకాలు అన్నీ ఒక జర్నల్ ద్వారా దాచుకుంటాను